నేను మీషోలో జాకెట్ని కొనాలనుకుంటున్నప్పుడు నాకు ఇష్టమైనటువంటి రంగు తెలుపు రంగు మరియు ఎరుపు తెలుపు రంగు ఈ తెలుపు రంగు జాకెట్ని నేను కొనాలనుకుంటున్నాను అయితే సైజు అది లూజ్గా ఉన్నా నాకు ఇష్టం ఉండదు అలాగని టైట్గా ఉన్నా కూడా నాకు ఇష్టం ఉండదు కాబట్టి నా సైజులో ఉండేటువంటి జాకెట్ల అవైలబిలిటీ ఉందా లేదా అని నేను అన్నింటినీ చూస్తాను వాళ్ళు పెట్టినటువంటి రియల్ ఇమేజస్ని కూడా నేను చూస్తాను నేను అందులో ఉనేటువంటి కాస్ట్ క్వాలిటీని చూస్తాను నాకు ఇష్టమైన రంగు ఉంటేనే ఉంటే మాత్రమే నేను మీషోలో లేదా ఏ యాప్లోనైనా నా బ్లౌజ్ని ఆర్డర్ చేసుకోవడానికి నేను ఇష్టపడతాను రంగు అదేవిధంగా క్వాలిటీని చూస్తాను కొంతమంది పెట్టినటువంటి రియల్ ఇమేజెస్ని కూడా నేను చూసి వాటిని ఆర్డర్ చెయ్యాలా లేదా సైజు ఎలా ఉంటుందని డిసైడ్ అయ్యి నేను ఆర్డర్ చేస్తాను